పాతమొబైల్స్లో చిన్న స్క్రీన్ నల్లటి తెల్లటి డిస్ప్లే కేవలం కాల్స్ మెసేజ్లకు మాత్రమే ఉపయోగం కెమెరా లేదా చాలా తక్కువ రిజల్యూషన్ కెమెరా చాలా తక్కువ మెమొరీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు లేదా చాలా నెమ్మదిగా ఉంటుంది బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ స్మార్ట్ఫోన్స్లో అంత పెద్ద టచ్ స్క్రీన్ రంగురంగుల డిస్ప్లే కాల్స్ మెసేజ్లతో పాటు ఇంటర్నెట్ యాప్లు గేమ్లు ఫోటోలు వీడియోలు వంటి అనేక పనులకు ఉపయోగం అధిక రిజల్యూషన్ కెమెరా చాలా ఎక్కువ మెమొరీ ఫోర్ జీ ఫైవ్ జీ వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కల్ కనెక్షన్ బ్యాటరీ లైఫ్ పాత మొబైల్స్ కంటే ఎక్కువ నెట్వర్క్ కనెక్షన్ పాత మొబైల్స్ ఫోర్ జీ నెట్వర్క్లను ఉపయోగించేవి ఇవి చాలా నెమ్మదిగా ఉండేవి స్మార్ట్ ఫోన్స్ ఫోర్ జీ ఫైవ్ జీ వంటి వేగవంతమైన నెట్వర్క్లను ఉపయోగిస్తాయి దీనివల్ల వీడియో కాల్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమింగ్ వంటివి సాధ్యమవుతాయి సిమ్కార్డ్లు పాత మొబైల్స్లో సాధారణ సిమ్కార్డ్లు ఉపయోగించేవారు స్మార్ట్ ఫోన్స్లో ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్కార్డ్లు ఉపయోగిస్తారు ఖర్చు పాతమొబైల్స్కు రీచార్జ్ చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్కు రీఛార్జ్ డేటా ప్యాక్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక నెలకు సగటున రెండువేల నుంచి అయిదువేల వరకు రెండువందల నుంచి అయిదువందల వరకు ఖర్చు అవుతుంది నా సిమ్ నేను జియో ఫోర్ జీ సిమ్కార్డ్ని ఉపయోగిస్తున్నాను ఒక నెలకు రెండువందల యాభై రీఛార్జ్ చేసుకుంటాను దీనిలో టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఎస్ఎమ్ఎస్లు ఉంటాయి పాత మొబైల్స్ కేవలం కాల్స్ మెసేజ్లకు మాత్రమే ఉపయోగపడేవి స్మార్ట్ ఫోన్స్ ద్వారా మనం అనేక పనులు చేయగలం అయితే స్వా స్మార్ట్ ఫోన్స్కు ఎక్కువ ఖర్చు అవుతుంది